నమస్తే సార్ నా పేరు విష్ణువర్ధన్ అండి నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను నాకు రేపు వీకెండు కొద్దిగా రూమ్స్ కావాలి సార్ ఖాళీగా ఉన్నాయా లేవా చూసి చెప్పగలుగుతారా రేపు సాటర్డే శనివారం ఆదివారం సార్ రెండు రోజులు అవును అవును సార్ ఓకే సార్ రూమ్స్ ఉన్నయా సార్ మార్నింగ్కి ఓకే సార్ అదే మేము ఒక ఆరుగురం వస్తున్నాం సార్ మాకూ డబల్ బెడ్రూము రేట్ ఎంత సార్ ఎంత మంది ఉండచ్చు

టూ మెంబర్స్ అండి ఓకే ఓకే ఓకే ఓకే సార్ దాంట్లో గ్లీజరూ అది ఉన్నయా సార్ ఎవైలబులుందా రూమ్స్ అదే చలి

ఓకే అంటే నాకొక్కసారి మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీకల్లా దిగుతాం సార్ అక్కడ కొద్దిగా రూమ్స్ ఏమైనా ఎవైలబుల్ అవుతుందేమో ఒక్కసారి నేను రేపో ఎల్లుండో మీకొక్కసారి కాల్ చేస్తాను మళ్ళీ ఒక్కసారి నాకు అప్డేట్ ఇస్తారా సార్ కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వస్తే రూమ్ ఎవైలబుల్ అవుతుందా లేదా అని అదే సార్ నేను రెండు రోజుల్లో రెండు రోజుల్లో నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్ నాక్కొద్దిగా అప్డేట్ అది ఇస్తూ ఉండండి ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ